హలో గుడ్ ఈవెనింగ్ మ్యామ్ బాగున్నారా మ్యామ్ బాగున్నాను మ్యామ్ నెక్స్ట్ ఏంటి మేము ఏమి చదవాలి అనుకుంటున్నారు డీఎస్ఈకి ప్రిపేర్ అవుతున్నారా ఓకే మ్యామ్ మేము కూడా డీఎస్ఈకి ప్రిపేర్ అవుతున్నాం మ్యామ్ ప్రైవేట్ అయితే వద్దని ఇలా గవర్నమెంట్ అయితే సేఫ్గా ఉంటుంది అని ప్రిపేర్ అవుతున్నాం మ్యామ్ ఓకే ఓకే మ్యామ్ ఓకే థ్యాంక్ యూ మ్యామ్ మళ్ళీ కలిసినప్పుడు మాట్లాడదాం మ్యామ్ ఓకే మ్యామ్ ఉంటాను మ్యామ్